నా కుటుంబ స్నేహితుల గురించి నేను ఇప్పుడు తెలియజేయాలనుకుంటున్నాను నాకు చాలా మంది కుటుంబ స్నేహితులు ఉన్నారు అండి అందరూ నాకు నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను అందరూ ఆదుకున్నారు అలాంటి మంచి స్నేహితులు నాకు దొరకడం నేను యా జన్మలో చేసుకున్న అదృష్టమో కానీ ఇలాంటి మంచి స్నేహితులు నా దగ్గర ఉండారండి నాకు ఎలాంటి కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా అందరూ ఒక్కటై నన్ను ఆదుకున్నారు కాబట్టి నేను నా స్నేహితులు గురించి మీకు తెలియజేయాలికుంటున్నాను ముందుగా నా స్నేహితుల పేర్లు చెప్పాలనుకుంటే నాకు ఐదు మంది ఉన్నారండి కుటుంబ సభ్యుల స్నేహితులు వచ్చి ఐదు మంది ఉన్నారు వాళ్ల ఐదు మంది పేరు గోపి జానకి గౌతమ్ మధు కార్తిక్ వీళ్లు ఐదుమంది నాకు ఎంతో సాయం చేశారండి వాళ్ళ సాయం నేను ఎప్పటికీ విలువ కట్టలేను వాళ్ల రుణ రుణాన్ని కూడా నేను తీర్చుకోలేను అని నేను చెప్తున్నా యా ఆపద వచ్చిన ఏమైనా రాని ఎనీథింగ్ ఏమి జరిగినా వాళ్లు నాకు నేనున్నాను నేను విన్నాను అని ముందుకు వచ్చి నాకు సాయం సహాయం చేసే వాళ్లు అండి నేను వాళ్లకు సాయం చేశా కానీ వాళ్ళు చేసిన సాయంతో పోల్చుకుంటే నేను చేసిన సహాయం వాళ్ల కాలి గోటికి కూడా సరిపోదండి అలాంటి స్నేహితులు ఉన్నారండి నా దగ్గర దీనికి మించి నేను నా స్నేహితులు గురించి ఏమీ చెప్పకోను జాతి రత్నాలు అండి నా స్నేహితులు జాతి రత్నాలు అంతే దీనికి మించి నేను ఏమీ చెప్పదలుచుకోలేదండి థ్యాంక్ యూ ధన్యవాదములు